అవునండి అవునండి అవును

ఓకే అండి అవును చెప్పుకోండి

ఓకే అండి సపోర్ట్ చేస్తాం ఓకేనండి ఓకే చెప్తానండి

ఓకేనండి

ఓకేనండి ఓకేనండి ఎగ్జామ్స్ ఏమీ లేవండి చేసుకోండి త్యాంక్ యూ